హలో అవునండి ఓకే అండీ చెప్పండి అవునండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి

ఓకే అండి అర్దమైంది నాకూ హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోవాలనుంది ఆరోగ్యపరీక్ష తప్పనిసరి అయితే మరెక్కడ చెయ్యించుకోవాలండి ఓకే అండి ఓకే మరి మేము మా డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఎలా సమర్పించేదండి ఓకే అండి మీ ఆఫీసు అడ్రస్ అంతా నాకు వాట్సప్లో మెసేజ్ చేస్తారండి ఓకే అండి ఓకే అండి ఈ నంబర్కే సంప్రదించొచ్చండి ఏమైనా డౌట్లుంటే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి